నాకు సోలో బైక్ ట్రిప్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను ఎక్కువగా స్నేహితులతో కలిసి వెళ్ళాలని నేను అనుకోను నా బైక్ ట్రిప్పు నేను ఎంజాయ్ చెయ్యాలి అని నేను అనుకుంటే నేను సోలోగానే వెళ్తాను అలాంటప్పుడు నేను నాకు నచ్చిన ప్రదేశంలో నేను ఆపుకుని అక్కడ చూడాల్సిన ప్రదేశాలన్నీ నేను చూసుకోవచ్చు నా స్నేహితులతో వెళ్తే వాళ్ళకి నచ్చిన ప్రదేశం నాకు నచ్చకపోవచ్చు నాకు నచ్చిన ప్రదేశం వాళ్ళకు నచ్చకపోవచ్చు అలాంటప్పుడు నేను నా బైక్ ట్రిప్ అనేది నేను ఎంజాయ్ చెయ్యలేను అందువల్ల నేను సోలాగా వెళ్ళడమే నాకెక్కువగా ఇష్టముంటుంది నా సోలో బైక్ ట్రిప్ అనేది నేనెక్కువగా ఎంజాయ్ చెయ్యగలుగుతాను ఎందుకంటే ఒకవేళ నేను నా స్నేహితుల్ని ఎక్కించుకుని నేను బైక్ ట్రిప్ చెయ్యాలని నేను అనుకున్నప్పుడు వాళ్ళతో చాలా స్పీడ్గా వాళ్ళు వెళ్ళాలని అనుకుంటారు నేను స్లోగా వెళ్ళాలనుకుంటాను అక్కడుండే ప్రదేశాలను చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళాలని అనుకుంటాను అలాంటప్పుడు నా స్నేహితులు ఉన్నప్పుడు వాళ్ళతో ఎక్కువగా వెళ్ళాలని నాకు అనిపించదు అంటే వాళ్ళు స్పీడ్గా వెళ్ళాలి ఎంజాయ్ చెయ్యాలి అరుస్తూ ఉండాలి అని వాళ్ళనుకుంటారు నేనైతే స్లోగా వెళ్తూ అక్కడుండే ప్రదేశాలను చూసుకుంటూ హ్యాపీగా గడపాలని నేననుకుంటాను అలాంటప్పుడు నాకు సోలో బైక్ ట్రిప్ అయితేనే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది అలాగే వాళ్ళతో సోలోగా వెళ్ళినప్పుడు వాళ్ళతో వెళ్ళినప్పుడు సోలోగా వెళ్ళినప్పుడైతే కొన్ని కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏమంటే బైక్ రిపేర్ కావచ్చు బైక్ ఏదైనా పంక్చర్ కావచ్చు అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు నేను సోలోగా ఎదుర్కోవాల్సి వస్తుంది స్నేహితులుంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు హెల్ప్ చేసినప్పటికీ నా బైక్ ట్రిప్ నేను ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటే నాకు సోలోగా వెళ్ళడమే ఇష్టం అలాగే స్నేహితులతో వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళకి కొంత ఖర్చు నేను పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి తిండి విషయంలో కావచ్చు వాళ్ళకి ఇంకేమైనా పెట్టాలనుకున్నప్పుడు నేను కొంత వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది కొంత ఖర్చు వాళ్ళకి చేయాల్సి వస్తుంది అదే నేను సోలోగా వెళ్తే నేను పొదుపుగా నాకు ఎంతవరకైతే అవసరమో నాకు ఏదైతే అవసరమో దాన్ని కొనుక్కుని హ్యాపీగా నా బైక్ ట్రిప్ని ఎంజాయ్ చేయగలగుతాను అందువల్ల నాకు సోలో బైక్ ట్రిప్ అంటేనే ఎక్కువగా ఇష్టం